తెలంగాణలో చాలా రకాల పండగలను జరుపుకుంటాము దసరా బతుకమ్మ బోనాల పండగ దీపావళి వినాయక చవితి ఇలా చాలా రకాల పండగలను జరుపుకుంటాము బోనాల పండగ బోనాల పండగ ఆషాడ మాసం ప్రారంభం నుండి శ్రావణ మాసం శివరి చివరి వరకు తెలంగాణలో బోనాల పండగ జరుపుతారు హైదరాబాదు లో మన సికంద్రాబాదులో లస్కర్ బోనాలు తీస్తారు అది బాగా అంటే అది బాగా ఫేమస్ అన్నమాట బోనాల పండగ రోజు దేవికి గ్రామ ప్రజలు ప్రేమగా బట్టలు కానుకలు వడుబియ్యం ఇట్ల అన్నీ పెడతారు ఇట్ల పెట్టేదాన్ని ఏమంటారంటే ఊరి ఊరడి అంటారు ఊరడి అంటే బోనాలే ఊరడి అనేట్టోళ్ళు అన్నట్టు అప్పుడు అయితే ఈ బోనం ఎలా తయారు చేస్తారంటే ఒక కుండలో మనం అన్నం వండి ఆ కుండకి పసుపు పూసి వేపాకు మండలి కట్టి ఇట్ల ఒక ఫస్ట్ ఒక పెద్ద కుండలో ఇలా అండుతరు అన్నం ఇవి వండి దానికి కుండకు పసుపు పూసి వేపాకులు కడతారు తర్వాత దానిమీద ఇంకోక చిన్న కుండ పెడతారు ఆ చిన్న కుండల శాక పోస్తారు అనమాట శాక అంటే బెల్లం శాక అంటారు అది పోస్తారు పోసి ఇట్ల బోనాన్ని తయారు చేస్తారు బోనం తయారు చేసి దేవత దగ్గరకి వెళ్ళి ఇట్లా శివ శక్తులు ఇట్లా అన్నీ చేస్తారు అన్నమాట మట్టి కుండలపై నిలబడి భవిష్యవాణి చెప్తారు శివ శక్తులు మట్టి కుండలపై నిలబడి భవిష్యం మన జీవి అంటే ఎట్లా ఉంటుందో మన జాతకాలు చెప్తారు అనమాట ఇలా చెప్పడాన్ని వాళ్ళు ఏమంటారంటే రంగం ఎక్కుడు అంటారు అన్నమాట రంగం ఎక్కి ఇట్లా ఎం జరుగుతుంది అని మన భవిష్యత్తులో ఇట్లా ఉంటుంది అంటే దేవుడు వచ్చిండు అని అంటారు గ్రామాలల్లో అట్లా వచ్చి వాళ్ళ మీదకి వచ్చిన తరవాత మనకి ఎట్లా ఉంటుందనే అందరు చూపించుకుంటూ ఉంటారు ఇట్లా దేవతకు దగ్గరకి వెళ్ళి ఆ బోనం సమర్పించి వస్త్రాలు వడిబియ్యం ఇవన్నీ పోసి ఇట్లా బోనాల పండగ జరుపుకుంటాము అలాగే దసరా దసరా కూడా ఇలాగే తొమ్మిది రోజులు దుర్గా దేవిని పూజిస్తాం తొమ్మిది రోజులు అంటే అన్నీ దేవతలను పూజిస్తాము సరసు అన్నీ దేవతలకి తొమ్మిది రోజులు పూజిస్తాం మిగతా అన్ని పండగలూ బతుకమ్మ గణపతి నవరాత్రి ఉత్సవాలు అన్నీ ఇలాగే జరుపుకుంటాం